హలో ఫొటో స్టూడియో అండి కిష్ణానగర్ ఫొటో స్టూడియో ఎవరు కావాలండి ఏం కావాలి చెప్పండి ఏం కావాలండి నాలుగు ఫొటోలు వచ్చేసి నూటా ఇరవై రూపాయలు అవుతుంది అమ్మ పాస్పోట్ సైజ్ ఫొటోలేనా ఒక్కో ఫొటో రాదు తల్లి నాలుగు ఫొటోలు కలిపి వంద రూపాయలు అవుతుంది అలగే అలాగేనండి వచ్చేయండి స్టూడియోకి వచ్చేయండి ఇక్కడ తిమ్మాపురము సెంటర్లోనే తిమ్మాపురం పశ్చిమగోదావరి జిల్లా ద్వారక తిరుమల మండలం క్రిష్ణరాజమ్మ ఫొటో స్టూడియో మీరు అలాగ జస్ట్ అలా కూర్చుంటే ఒక అరగంటలో తీసిచ్చేస్తానమ్మ అలగా అలాగేనమ్మ